నా పేరు పంకజ్ నాకు ఇరువై ఏళ్ళు నా పుట్టినరోజు జనవరి ఇరవై ఏడు రెండు వేల మూడు నేను ఆరడుగుల ఎత్తు ఉంటాను యాభై కేజీలు ఉంటాను నాకు నేను నా తల్లిదండ్రులతో నివసిస్తూ ఉంటాను నా తల్లి పేరు మహిమ కుమారి ఆమె హౌస్ వైఫ్ నా తండ్రి పేరు ఫనీంద్ర కుమార్ ఆయన ఒక జాబ్ హోల్డర్ నాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నాడు నేను నా స్కూల్ శ్రీ స్వర్ణ భారతి హై స్కూల్ ధర్మవరంలో మంచి ఉతీర్ణతతో పాస్ అయ్యాను నా ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో మంచి ఉతీర్ణతతో పాస్ అయ్యాను ప్రస్తుతం నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లి గూడంలో మంచి ఉతీర్ణతతో మూడు సంవత్సరాలు పాస్ అయి ఫైనల్ ఇయర్లోకి వచ్చాను నా తల్లితండ్రులు మంచిగానే నన్ను చదివిస్తున్నారు నాకు బొమ్మలు గీయడం సమాజ సేవ చేయడం పక్షులను జంతువులు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం నేను పొదు నేనొక క్రైస్తవుడిని ప్రొద్దున్న సాయంత్రం ప్రతీ రోజు నేను ప్రార్ధన చేసుకుంటాను ప్రతీ ఆదివారం తెల్లవారు జామునే లేచి మందిరం శుభ్రం చేయటానికి వెళ్ళడం నాకు చాలా ఇష్టం ఇవి నా గురించిన విషయాలు